స్టేడియాలు కట్టాలి అంటే దానికి అనువైన స్థలం కేటాయించిన గవర్నమెంట్ పిల్లలు ఆడుకోవడానికి స్టేడియాలు గ్రౌండ్లు చాలా ఉపయోగం దానివల్ల స్టేడియాలు గ్రౌండ్లు కట్టడం వల్ల పిల్లలకు క్రీడలు చాలా ఉపయోగం అవుతుంటాయి క్రీడల వల్ల చాలా మంది పిల్లలు బాగుపడుతుంటారు కానీ మన స్టేడియంలు కట్టడం వల్ల పిల్లలు బ్యాడ్మింటన్ వాలీబాల్ కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి గ్రౌండ్స్ ఉండాలి గ్రౌండ్లు ఉండడం వల్ల క్రీడా క్రీడా కార్యక్రము పిల్లలు మెరుగ్గా నేర్చుకోవడానికి వీలుంటుంది ఈ గ్రౌండ్స్ ఉండడం వల్ల పిల్లలు గ్రౌండ్స్ పిల్లోళ్ళకి గ్రౌండ్లు స్టేడియాలు ఉండడం వల్ల పిల్లలు చాలా మెరుగ్గా నేర్చుకోవడానికి వీలుంటుంది మీకు కావాలంటే గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ స్థలం చూపించాలి స్థలాలు సొంత స్థలాలు చూపించి గ్రౌండ్లు కట్టించాలి ప్రభుత్వం కట్టించాలంటే అనువైన స్థలాలు చువా ఉండాలి అనువైన స్థలము ఉన్నప్పుడే గవర్నమెంట్ డబ్బు పెట్టి కట్టించాలి ప్రభుత్వము నిధులు వదిలి గ్రౌండ్లు స్టేడియాలని నిర్మించి పిల్లలకు మంచిగా ప్రిపరేషన్ చేసి పిల్లల్ని తీర్చిదిద్దాలని గవర్నమెంట్ ఆలోచన చేయాలి గవర్నమెంట్ ఓవర్లోనా చాలా స్టేడియాలు కట్టడానికి కానీ గ్రౌండ్ కట్టడానికి కానీ గవర్నమెంట్కి కానీ అనువైన స్థలాలు ఏర్పరచుకొని స్టేడియాలు గ్రౌండ్లు ఏర్పాటు చేసి పిల్లలని మెరుగైన క్రీడాకాలను తీర్చిదిద్దాలని గవర్నమెంట్ని ఆశిస్తున్నాను గ్రౌండ్లు స్టేడియాలు ఉండడం వల్ల స్టేడియంలు పిల్లలకు చాలా ఉపయోగం క్రికెట్టు ఆడాలని అందరిని గ్రౌండ్లు లేకపోతే ఇవన్నీ ఆడటానికి వీలు లేకుండా ఉన్న పిల్లలకి ఉపయోగము ఉంటేనే ఉండేటివి మాత్రం గవర్నమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గ్రౌండ్స్ ఉండడం వల్ల పిల్లలకు చాలా మంచి నేర్చుకోడానికి అవకాశాలు ఉంటాయి పిల్లలకు గ్రౌండ్లు ఉండడం వలన స్టేడియాలు ఉండడం వలన బ్యాడ్మింటన్ కానీ స్టేడియం ఉండడం వలన బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి వీలుంటుంది గ్రౌండ్ ఉండడం వల్ల పిల్లోళ్ళకి క్రికెట్టు కబడ్డీ కోకో బాల్ కానీ ఇవన్నీ ఆడడానికి వీలుంటుంది దీనికి అనువైన స్థలాన్ని గవర్నమెంట్ ఏర్పర్చి పునాదులు వేసి గవర్నమెంట్ కట్టించి ఈ ప్రభుత్వం ముందుకి తీసుకొనిపోవాలి గవర్న గవర్నమెంట్ స్టేడియాలని ఏర్పాటు చేసి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలని గవర్నమెంట్ని ఆశిస్తున్నాం గవర్నమెంట్ స్టేడియంలు ఉండడం వల్ల పిల్లలు ఎంతో ఉపయోగపడతారు నేర్చుకుంటారు గవర్నమెంటు ఉండడం వలన స్టేడియాలు ఉండడం వలన పిల్లలు క్రికెట్ కార్యక్రమాలు కానీ వాలీబాల్ కానీ ప్రి ప్రి ప్రిపరేషన్ అవ అవ్వడానికి చాలా వీలుంటుంది గ్రౌండ్లు లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి అనువైన స్థలాలు కాదని పిల్లలు పోరు పిల్లలు పోవాలంటే గ్రౌండ్లు స్టేడియాలు నీటుగా గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పిల్లల్ని చదువుకో చ చదువుతోపాటు క్రీడాల క్రీడాకారుల్ని చేయడం గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ చేస్తే ఉపయోగం ఉంటుంది గవర్నమెంటు డబ్బులు పెట్టి అవన్నీ ఏర్పాటు చేస్తే గవర్నమెంట్కి పిల్లలకు అనుగుణంగా ఉంటుంది గవర్నమెంట్కి ఎప్పుడూ రుణపడి పిల్లలు కానీ ఉంటారు క్రీడాకారుల వలన చాలా పిల్లలకు ఉల్లాసంగా మంచికి ఆరోగ్యకరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు క్రీడల వలన చాలా ఉపయోగాలు ఉంటాయి స్టేడియాలు ఉండడం వల్ల పిల్లలు క్రికెట్లు ఆడుకోవడం కానీ స్టేడియాలు ఉండడం వలన పిల్లలకు అనువైన స్థలం స్టేడి స్టేడియంకి తగిన స్థలం స్థలం గవర్నమెంట్ చూపించి కొనించి స్టేడియం లాగా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ను గవర్నమెంట్ను మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్టేడియంలు ఉండడం వలన గ్రౌండ్లు ఉండడం వల్ల పిల్లలు క్రీడాకారులను తీర్చిదిద్దడానికి అనువైన స్థలం